షేర్ మార్కెట్ గురించి మాకు తెలుసు అయితే హెచ్చుతగ్గులు అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఈ లాభా ఈ లాభాలు హెచ్చుతగ్గులుగా నిరంతరం ఉంటాయి అయితే డిజిటల్ యాప్ భారత దేశంలో వ్యాపారాన్ని ఎలా మారుస్తుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్స్ ఆఫ్లైన్ పేమెంట్ అనేది తొంభైకి అంటే నూటికి తొంభై పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయిపోయిన టెన్ పర్సెంట్ మాత్రమే అది కూడా ఎక్కడో చోట లేనిపక్షాన టెన్ పర్సెంట్ ఒ ఆఫ్లైన్ పేమెంట్ చేయ చేయడం అనేది జరుగుతూ ఉంది అందువలన భారతదేశంలో నిరంతరం డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే అయిపోతుంది నిరంతరం రానురాను పరిస్థితుల్లో